స్కూల్ అడ్మిషన్ గురించి అండి మేము స్కూల్లో ప్రిన్సిపాల్ ఆ అండి మీ స్కూలులో ఎల్కేజి ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంది అండి సో థర్డ్ క్లాస్ వరకే ఉంది అని పెట్టారు కదా అండి అవునా నేను మా పిల్లలని జాయిన్ చేద్దాము అనుకుంటున్నాము ఫస్ట్ క్లాస్ అండి ఇలా స్టడీ బాగుంటుందా అండి అడ్మిషన్ ఫీ ఎంత అండి

క్లాస్ వన్ ఇయర్కి టెన్ థౌజండ్ ఆ అండి ఆ టై బెల్ట్ షూ స్కూల్ డ్రెస్ అవి సెపరేట్గా తీసుకోవాలా అండి మరి వాన్ ఫీ అండి మేము ఇంకా మె వేరే విశాఖపట్నం దగ్గర ఉంటాం అండి అవునా మాకు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అండి

అవును స్కూల్లో టీచింగ్ బాగా చెప్తారా అండి అడ్మిషన్ ఎంతమంది ఉన్నారు అండి ఇప్పుడు థర్టీ మెంబెర్స్ ఉన్నారా కానీ వ్యాన్ ఫీ ఇప్పుడు స్కూల్లో వన్ ఇయర్కి ఎక్కువగానే తీసుకుంటున్నారు కదా అండి

అవును అండి